హలో ఎవరు అవునండి చెప్పండి

ఫస్ట్ విషయం చెప్పండి దగ్గరున్న బ్యాంక్లో కాదండి మీరు మా దగ్గరున్న బ్యాంక్లో ఓపెన్ చేసారా మా బ్యాంక్లో ఓపెన్ చేసారా ఫస్ట్ క్లారిటీగా చెప్పండి మీ సమస్య ఏంటో

కాదండి ఏదైనా మనీ కట్ అయితే బ్లాక్ చేస్తారు మీరు మొత్తమే యూజ్ చేయనంటున్నారు మరి బ్లాక్ ఎలా చేస్తామండి బ్లాక్ చెయ్యాలా మొత్తం అకౌంట్ మొత్తం తీసెయ్యాలా అలా చెప్పండి క్లారిటీగా చెప్తేనే కదండి మాకు అర్ధం మరి బ్లాక్ చెయ్యాలని చెప్తారు ఏంటండీ చెప్పండి ఏయే మీ పేరు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి

ఓకే ఎక్కడండి మీది అంటే ఏ బ్రాంచ్లో తీసుకున్నారు మహబూబ్నగర్లో ఓకే అండి ఇప్పుడు మీది మొత్తం రిమూవ్ చేసేయాలి మీరు ఇక్కడ ఉండటం లేదు అయితే బ్యాంకుకి వచ్చి ఒక లెటర్ రాసి ఇచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకుని వస్తే మొత్తం మొత్తం తీసేస్తామండి మీ అకౌంటు రేపు రండి ఓకే అండి